నేను ఖచ్చితంగా పుస్తకాల కంటే సినిమాలను ఇష్టపడను చలనచిత్రాలు మరియు టెలివిజన్ ధారావాహికల ఆధారంగా రూపొందించబడిన పుస్తకాలను నేను బయటకు వెళ్ళి కొనుగోలు చేస్తాను కాబట్టి నేను చలనచిత్రం లేదా టెలివిజన్ ప్రోగ్రాం చూడకుండా పుస్తకాన్ని చదవగలను చిత్రాలలో నటించే వ్యక్తుల కంటే నేను దాదాపు ఎల్లప్పుడూ నా స్వంత మానసిక చిత్రాలను ఇష్టపడతాను మరియు చలనచిత్ర సంస్కరణల కంటే పుస్తకాలు చాలా లోతుగా ఉంటాయి నాకు ప్రతీసారి పుస్తకాలు తుల్లా అలానే ఎందుకు భావించలేరో నేను ఉహించలేను మరియు దానికి నా దగ్గర నివారణ లేదు ప్రస్తుత రోజుల్లో సినిమాలు అలాగే దూదర్శన్లో వచ్చే నాటికలు కుటుంబంతో కలిసి కూర్చొని చూసే విధంగా అయితే లేవు ఎందుకంటే టీవీలో వచ్చే నాటికలు ఎన్ని సంవత్సరాలు అయినా అవి పూర్తి అయ్యే విధంగా లేవు దాని వల్ల ఇంట్లో ఉండే స్త్రీలు వాటికి బానిసలు అవుతున్నారు అందుకే వీటన్నింటి కంటే నేను పుస్తకాలు చాలా ఇష్టంగా చదువుతాను ఇష్టపడతాను అందువల్ల నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం